నేనొక వాషింగ్ మిషన్ కొన్నాను ఐఎఫ్బి వాషింగ్ మిషన్ ఆయా వాషింగ్ మెషిన్ గురించి బుక్ చేసినప్పుడు అతను చాలా విషయాలు చెప్పాడు ఇలా వాష్ బాగుంటుంది తర్వాత అది వాష్ క్వాలిటీ బాగుంటుంది తర్వాత మిషన్ కూడా లైఫ్ ఎక్కువ వస్తుంది అని చెప్పేసి అది నేను నిజం కాదేమనుకున్నాను కానీ వాళ్ళ సర్వీస్ కూడా బాగుంటుంది అని చెప్పాడు అతను ఆ అబ్బాయి కూడా వచ్చినప్పుడు అతను చాలా పద్ధతిగా ఎలా వాడుకోవాలి ఆ సర్ఫ్ ఎంత వేయాలి తర్వాత బట్టలు ఎన్ని వేసుకోవాలి ప్రతిది కూడా మంచిగా అతను ఎక్స్ప్లెయిన్ చాలా బాగా చేశాడు బాగా వాడడానికి అన్ని వివరంగా చెప్పి వెళ్ళాడు నాకు అది నచ్చింది తర్వాత నేను నమ్మలేదు వాషింగ్ మిషన్ అంత ఆ చెప్పినట్టుగా ఏమి వాష్ చెయ్యదు ఏమో అనుకున్నాను కానీ ఆ వాషింగ్ మిషన్ అయితే చాలా బాగా పనిచేస్తుంది సర్ఫ్ తక్కువ వాడుతుంది తర్వాత తక్కువ వాటర్ వాడుతుంది నీళ్లు తక్కువ తక్కువ నీళ్లు తీసుకుంటుంది చాలా బాగుంది అసలు నేను ఇంత బాగా వాష్ చేస్తుంది అనుకోలేదు తర్వాత సర్వీస్ కూడా చాలా నచ్చింది నాకు అతను స్టాండ్ దానికి కవర్ పైన అన్ని తీసుకువచ్చాడు తర్వాత మిషన్ కూడా నా ఫ్రెండ్స్ కూడా చెప్పు చూసినప్పుడు చాలా ఆ చాలా బాగుంది అసలు ఇంత లుక్గా ఉంది ఏంటన్నారు దాన్ని పట్టుకొని నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ప్రోడక్ట్ తీసుకున్నందుకు ఆ దాన్ని వాష్ క్వాలిటీ కూడా నాకు చాలా బాగా నచ్చింది అది మంచిగా బట్టల గురించి ఉతుకుతూ ఉతకడం విషయంలో గానీ ప్రతి విషయంలో ఆ వాషింగ్ మిషన్ విషయంలో ఆ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను దాని గురించి నా ఫ్రెండ్స్ కూడా నేను దాన్ని సజెస్ట్ చేస్తాను